నమస్తే గురువుగారు ఏమిలేదండి నేను మాది ఒరిస్సా అండి నేను రాష్ట్రాలన్ని తిరుగుతూ ఉంటానండి ప్రతీ యొక్క తిరిగి రాష్ట్రం యొక్క స్థలాల గురించి తెలుసుకుంటూ ఉంటాను ప్రసిద్ది గాంచిన గుడుల కోసం తెలుసుకుంటూ ఉంటానండి నేను ప్రస్తుతానికి మీ రాష్ట్రం వచ్చాను మీ రాష్ట్రం యొక్క కళలు చెప్పండి కొద్దిగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను లేదండి రాష్ట్రం రాష్ట్రం తిరిగి రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని వాటిని గురించి తెలుసుకుంటాను లేదండి తెలుసుకుంటున్నానండి

చెప్పండి అవునండి అవునండి చెప్పారండి అవునండి అవునండి

అవునండి

ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కలపరని బాగా తెలిసినట్టుంది అండి బాగా మీరు జ్ఞానం చేసినట్టున్నారు దీనిలో మీరు తెలుసుకోవాలన్న కూడా కొన్ని తెలుసుకుంటారు మీరు మొత్తం తెలుసుకున్నారు అసలు ఏంటండి చాలా బాగా తెలుసుకున్నారండి చాలా మంచిగా వివరించారండి నాకు మీ కళల కోసం మీ రాష్ట్రం యొక్క కళల కోసం సరే నేను అలా ముందుకెళ్తానండి ముందుకెళ్ళి ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటానండి